ఈరోజుకి సరిగ్గా రెండు సంవత్సరాల ఎనిమిది నెలల క్రితం ఆ రోజు నాకు చాలా అత్యంత ముఖ్యమైన రోజు నేను సోలో డాన్స్ పోటీల్లో పాల్గొన్నాను నాకు డాన్స్ అంటే ఇష్టం కానీ స్టేజ్ భయం వల్ వాళ్ళు నా పేరు చెప్పగానే చాలా కంగారు పడ్డాను నన్ను వేదిక పైకి పిలిచారు నేను చాలా భయపడ్డాను నేను వెళ్ళాను అని అనుకున్నాను కానీ అప్పుడు నేను మా సమస్యలను ఎదుర్కోవాలి మరియు మా ఉత్తమమైన దాన్ని అందించాలి అని నాకు మా అమ్మ పాఠం గుర్తొచ్చి వచ్చింది కాబట్టి నేను వేదిక పైకి వెళ్ళి నాకు శక్తిని ఇవ్వమని దేవుడిని ప్రార్థించాను మరియు నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం మరియు నేను డాన్స్ చేస్తున్నప్పుడు ఎక్కడా కూర్చున్న ప్రేక్షకులు అందరిని మర్చిపోయాను నా డాన్స్ అయిపోయాక చాలా హ్యాపీగా అనిపించింది అన్ని డాన్సులు తర్వాత బహుమతి పంపిణీ సమయం ప్రారంభం కానుంది ఇతర డాన్సర్లను చాలా బాగుంది అన్నారు నేను మళ్ళీ చాలా భయపడ్డాను ఇతర డాన్సర్లు చాలా బాగుండడం మళ్ళీ చాలా నెర్వస్గా ఉంది అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు న్యాయ నిర్దేశకులు విజేతలు పేర్లు ప్రకటించారు మరియు అది నేను మొత్తం ముప్పై మంది సోలో డాన్సర్లతో నేను గెలవలేనేమో అని అనుకున్నప్పుడు నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను నేను చాలా ఆనందంగా ఉండేవాణ్ణి మన రాష్ట్ర ప్ర ముఖ్యమంత్రి గారు నాకు అవార్డు ఇచ్చారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా స్నేహితులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అందరూ నన్ను అభినందించారు నా ప్రయత్నం మరియు చేతి పని చాలా కఠినమైనదని కాబట్టి డాన్సర్లు నాతో కరచరణం చేసుకున్నారు మా అమ్మ నాన్న అందరూ చాలా సంతోషంగా ఉన్నారు బహుమతిని పొందడం చాలా ఆన్ ఆశీర్వాదకరంగా భావించుచున్నాను